హలో మేడం పూర్ణిమ ట్రావెల్సా అండి మేడం మేము ద్రాక్షారామం టెంపుల్కి అయితే వెళ్దామనుకుంటున్నాము మేడం మేడం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు మేడం సో మీ క్యాబ్ అయితే బుక్ చేద్దాము అనుకుంటున్నాము మేడం అయితే మేము ద్రాక్షారామం అయితే టూ డేస్ వెళ్ళాలనుకుంటున్నాము కానీ ఏంటంటే కాకినాడ నుంచి ద్రాక్షరామం మళ్ళీ సాయంత్రం రిటర్న్ తీసుకొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే తుసుకెళ్ళాలి మేడం సో మేము ఈ టూ డేస్కి ఓకే మేడం అయితే ద్రాక్షారామం నుంచి ఓకే మేడం చెప్పండి మేడం అంటే ఏముంది మేడం మేము ఓన్లీ టెంపుల్ టెంపుల్ ఒక్కటే చూసుకుని వెళ్ళిపోతాము మేడం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీరు టెంపుల్కే తీసుకెళ్ళాలి మేడం అయితే మేడం ఒక అదే డీజిల్ చార్జెస్ గట్రా మేమే పే చేసుకోవాలా మేడం లేదంటే మీరే పే చేసుకుంటారా మేడం ఓకే మేడం ఏంటి మ్యామ్ ఫోర్ మెంబర్స్ అయితే వస్తున్నాము మేడం ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు మేడం ఓల్డ్ పీపుల్స్ అంటే ఇద్దరే ఉన్నారు మేడం ఓకే అంటే మీ ప్రొఫైల్ మాకు మేడం మా డేట్స్ సెవెన్త్ అండ్ ఎయిత్ మేడం ఈ మంత్ సెవెన్త్ అండ్ ఎయిత్ మేడం ఈ టూ డేస్ ఖాళీ ఉంది అని చెప్తే మేము ప్రిపేర్ అయిపోతాము మేడం సెవెన్త్న మేము మార్నింగే స్టార్ట్ అవుతాము మేడం ఆ రోజు మీకు మా లొకేషన్ అయితే షేర్ చేస్తాము వెంటనే వచ్చి మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళచ్చు మేడం మేడం డ్రైవరు క్యాబ్ అన్నీ మీవే మేడం చార్జెస్ మాత్రం మేమైతే పే చేస్తాము మేడం ఓకే మేడం

ఓకే మేడం అంటే మీరు కొంచెం మాకు రెడ్యూస్ చేయగలరా మేడం ఓకే మేడం అలానే అయితే ఓకే మేడం ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకుంటాము మేడం లేదు మేడం మేడం మేము టూ డేస్ పూర్తిగా బుక్ చేసుకున్నాము కాబట్టీ మేము అక్కడకెళ్ళాక ఏదో ఒకటి చూసి చెప్తాము మేడం అవును మేడం అవును మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం